నాకు భారతీయ సినిమాలు సంగీతం నాకు చాలా ఇష్టం ఆ భారతీయ సినిమాలో ఎప్పుడు చాలా రంగురంగులవి మరియు నాటకీయంగా ఉంటాయి అలాగే ఆ భారతీయ సంగీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది నేను చాలా భారతీయ సినిమాలు మరియు సీరియళ్లు చూశాను భారతీయ సినిమాల్లో సంగీతంలో నాకు కొన్ని తెలుసు భారతీయ సినిమాలో ఎప్పుడు చాలా రంగు రంగులవి మరియు నాటికియంగా ఉండటమే కాకుండా తరచూ అవి ఎక్కువగా కుటుంబానికి ప్రేమా మరియు స్నేహం గురించి కథనాలు చెబుతూ ఉంటాయి భారతీయ సంగీతం చాలా ఆకర్షణీయంగా మరియు శక్తివంతంగా ఉంటుంది ఇది తరచుగా భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని ఆధారంగా చేసుకుంటుంది కానీ ఇది వివిధ ఇతర సంగీత శైలిని కూడా కలిగి ఉంటుంది భారతీయ సినిమాలు మరియు సంగీతం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలకు ఇష్టమైనవి అవి భారతీయ సంస్కృతి మరియు ఆ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మన ప్రజలను ఆకర్షిస్తున్నాయి భారతీయ సినిమాలు సంగీతం గురించి అంటే భారతీయ సినిమాల్లో నాకు ఎన్టీఆర్ సినిమా త్రిబుల్ ఆరు బాగా ఇష్టం దానికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది సంగీతం గురించి అయితే నాకు సంగీతంలో దేవిశ్రీప్రసాద్ అంటే ఇష్టం ఆయన మ్యూజిక్ కంటే నాకు చాలా ఇష్టపడతాను ఆయన చేసిన పాటలు కానీ వింటూ ఉంటాను సినిమాలు ఎక్కువ మందివి తెలుగు సినిమాలు మాత్రం ఎక్కువగా చూస్తుంటాను నేను ఇలాంటివి చూస్తుంటానండి కొత్త బంగారులోకం కేరింత మహానటి తెలుగు బాహుబలి మగధీర అలా మనకి బాగా ఉన్న పాపులర్ సినిమాలు చాలా ఇష్టం సిరీస్ కూడా చూస్తుంటాను అది రేసెంటుగా చేసిన ఝాన్సీ ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఇష్టమైంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి ఆ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టంగా చూస్తాను అలాగే మళ్లీ ఇంకా ఏమైనా ఇష్టమంటే ఎలాంటివి అంటే ఇష్టమంటే మాకు ఇష్టమైన నటుడు అల్లు అర్జున్ ఇష్టం అలాగే నేను బాగా ఎంజాయ్ చేసి ఆ పాటలు ఏంటంటే నిన్ను కోరీ సినిమాలో పాటలు అంటే చాలా ఇష్టం ఆ రీసెంట్గా వచ్చిన బేబీ సినిమాలో పాటలు కూడా నాకు చాలా ఇష్టం ఆ ఇంకా ఇష్టమైన సింగరు దేవిశ్రీ ప్రసాద్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అలాగే సిద్దు శ్రీరామ్ కూడా ఆయన బేబీ సినిమాలో పాటలు ఇంకా చాలా సినిమాల్లో కూడా మంచి మంచి పాటలు పాడారు ఆయన పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం నాకు తెలుగు సినిమాలు ప్రత్యేకించి తెలుగు సినిమాలు అంటే పాటలు కానీ ఆ సీరిస్ కాని లేదా సినిమాలు కానీ తెలుగుకు సంబంధించిన మన భారతీయానికి సంబంధించిన పాటలు సినిమాలు అంటే మాత్రం నేను చాలా బాగా ఇష్టపడతాను